సార్ నమస్తే సార్ సార్ అదే సార్ ఫు ఫుట్ బాల్ నేర్చుకుందాం అని వచ్చాను సార్ మీరు బాగా చెప్తారు అనేసి మీ దగ్గర నేర్చుకుందాం అని వచ్చాను సార్ సార్ అదే సార్ సార్ రిజిస్ట్రేషన్ కి ఏమేమి కావాలి సార్ రాదు సార్ మీరు బాగా చెప్తారు మీ దగ్గర నేర్చుకోవచ్చు అని అడుగుదాం అని వచ్చాను సార్ సరే సార్ ఆ సరే సార్ సరే సార్ సార్ ఫీజు ఎంత ఉంటుంది సార్ సార్ నేను మార్నింగ్ వస్తాను సార్ ఆ సరే సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సార్ ఆ రాగాలను సార్ ఓకే సార్ మా పేరెంట్స్ ని కూడా తీసుకొస్తాను సార్ రేపు వచ్చేనప్పుడు వాళ్ళతో చెప్పి ఓకే సార్ థ్యాంక్యూ